సైకిల్ షాప్ ఏ నా అండీ ఎంతండీ సైకిలు ట్వెల్వ్ థౌసండ్ ఆ మరీ రేట్ ఎక్కువగా ఉందండీ లేడీస్ లేడీస్ సైకిల్స్ ఒక సెవెన్ థౌసండ్ అలా చూడండి సరేనండీ మంత్ మంత్ మంత్ లో అదేంటి ఇంస్టెంట్ అంటారు అలా కట్టచ్చా అండీ సరేనండీ అది కలర్ అయితే రెడ్ కలర్ సైకిలు ఉందా అండీ రెడ్ కలర్ లో సైకిల్స్ ఏవన్నా ఉన్నాయా మరి ఏ కలర్స్ ఉన్నాయో కొంచెం చూసి చెప్తారా

ఏ కలర్ అయినా కానీ అదే రేట్ పడిద్దా అండీ అయితే మీ అడ్రస్ కొంచెం పంపిస్తారా అండీ మాకు బుక్ చేసుకుంటాం మీ ఫోన్ నెంబర్ ఇదేనా అండీ సరేనండీ ఒకసారి మీ షాప్ షాప్ పేరు చెప్తారా అండీ కొంచం మంచిగానే ఉంటాయి కదండీ సైకిల్స్ అన్నీ ఏం ప్రాబ్లమ్ లేదు కదా ఒక అండీ ఓకేనండీ అయితే ఉంటానండీ